హలో వినాయక స్టేషనరీయా నా పేరు వచ్చేసి కేదార్ యాదవ్ అండి నేను గూగుల్లో చూసి కాల్ చేస్తున్నానండి స్టేషనరీకి అయితే మీ స్టేషనరీలో చార్టు చార్ట్ ఉంటుందా అండి అంటే మాకు ఎల్లో కలర్ చాట్స్ స్కెచ్చెస్ జామెట్రిక్కు అవి కూడా ఉంటాయా జామెట్రిక్ సామాన్స్ కూడా కంపాసు డివైడరు స్కేలు ప్రొట్రాక్టరు అయితే ఇవి జిరాక్స్ షాప్ కూడా జిరాక్స్ కూడా ఉందా అండి మీ షాప్లో ఎంత పడుతుందండి ఒక్క జిరాక్సు

ఓకే అండి అయితే మాకు త్రీ పేపర్స్ కావలండి అయితే ఒక్కటి ఎంత అండి

ఏ ఫోర్ సైజ్ పేపర్స్ కూడా కావాలి ఓ ట్వంటీ ఒక్క పేపర్ ఎంత అంటే ఏ ఫోర్ ఏ ఫైవ్ కావాలండి మాకు పేపర్స్ అయితే వస్తు వస్తామండి మేము రేపు విసిట్ చేస్తాము మీది లొకేషన్ ఎక్కడండి సరే అండి వస్తాము అంతేకాకుండా ఇది మనకు ఇవి పెన్సిల్ ఎరేజర్ స్కెచెస్ కలర్ పెన్స్ అవన్నీ ఉన్నాయా

సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ కాకుండా నార్మల్ క్యారెక్టర్ క్యాలిక్యులేటర్ ప్రైస్ ఎంతుందండి నార్మల్ క్యాలిక్యులేటరా అయితే వస్తామండి ఇవన్నీ ఎల్లో కలర్ చార్ట్ పేపర్స్ కావాలండి ఒక ఫైవ్ ఉన్నాయా ఎల్లో కలర్ కావాలి

ఓకే అండి రేపు వస్తాం త్యాంక్ యూ అండి